ట్రైనింగ్ అనేది నేను తీసుకున్నాను రన్నింగ్కి అయితే మాకు అయితే బలం కోసం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళు ఒకరోజు ఒకరోజు మిల్క్ ఇచ్చే వాళ్ళు అంతే కానీ ఎక్కువ ఆహారం తీసుకునే వాళ్ళం కాదు ఎందుకంటే మనం ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకున్నట్లయితే మనం రన్నింగ్ సరిగా చేయలేము కాబట్టి లిమిటెడ్ ఆహారం ఎక్కువగా ఏమి తినకుండా చేసినా కూడా మనం దాన్ని ఆయాస పడవద్దు ఉంటాము అది మనకి క్యాలరీసు ఎక్కువగా అయిపోతు ఉంటాయి కాబట్టి మనం ఏదైనా ఆహారం ఒక లిమిటెడ్ ఆహారం తీసుకుని రన్నింగ్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది అలా చేసినప్పుడు మన చర్ ఆరోగ్యంగా ఉండగలుగుతాము ప్లస్సు ఫిట్టుగా కూడా ఉంటాము కాబట్టి రన్నింగ్ అనేది ఇంపార్టెంటే కాకపోతే ఏంటంటే మనము సరైన డైట్ తీసుకుని దానికి డైలీ రొటీన్లాగా ఫుడ్డు తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ కావచ్చు లేదంటే ఫోర్ టు సిక్స్ కావచ్చు ఫోర్ టు ఫైవ్ కావచ్చు అట్లా మనం ఎంత ఎర్లీ మార్నింగ్ చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటామని నా ఉద్దేశం